హలో మేడం రమ్య రెసిడెన్సీనా అండి మేడం మేము ఇలాగా హైడ్రాబ్యాడ్లో ఉంటాం మేడం మేము అంటే మాకు ఇలాగా ఆంధ్రప్రదేశ్ రావాలనుకుంటున్నాము అంటే దసరా గట్రా అందుకని మేడం అంటే మా ఫ్యా ఫ్యామిలీ మెంబర్సు కూడా అందరూ ఆంధ్రలోనే ఉన్నారు సో మమల్ని మేము రాజమండ్రిలో దిగిపోతాం మేడం మేము అంటే నెక్స్టు మంతు సెకండ్ని నెక్స్టు మంతు సెకండుని రాజమండ్రిలో రాజమండ్రిలో దిగుతాం మేడం మేము మమ్మల్ని అక్కడ నుంచి మమ్మల్ని ఆంధ్రప్రదేశ అంటే కాకినాడ ఒకటి చెప్పారు అండ్ మా చుట్టాలు అక్కడున్నారు కాకినాడలో ఒకళ్ళు రాజమండ్రిలో ఉన్నారు అంటే మాకు ఈ టెన్ డేసు మమల్ని ఈ దసరా వెకేషన్ అన్ని మీకు తిప్పాలి మేడం మాకు ఒక్క మాకు టోటలుగా ఎంతవుతుందో మాకు ఎస్టిమేషన్ చెప్పండి మేడం కొంచెం అంటే నాకు మీకు అంటే వీలుందా లేదా కొంచెం చెప్తే సర్వీసు మేము సిక్సు మెంబర్సు వస్తాం మేడం మేము రాజమండ్రి ఎయిరుపోర్టు దగ్గర పిక్ అప్ చేసుకోవాలి మేడం ఓకే మేడం ఓకే మేడం మేడం టెన్ డేసు మేడం అంటే మా స్టేకి అక్కర్లేదు అంటే మా కాకినాడలో గట్రా వాళ్ళు చెప్పి మళ్ళీ మా మ చుట్టాలుంటారు అక్కడ ఆ ఏరియా మేము చెప్తాము మా నైబర్స్ గట్రా ఉంటారు నా అక్కడ మాకు ఆళ్ళు చెప్పినప్పటికీ సరిపోతుంది మేడం అల అలాగే రాజమండ్రిలో కుడా అంతే సో మమ్మల్ని తిప్పడం మేడం ఈ టెన్ డేసు కారు మా దగ్గర ఉంటే సరిపోతుంది మీరు ఎలా తీసుకుంటారు మేడం పేమెంటు ఎలా ఉంటుంది అంటే ఓకే మేడం ఓకే మేడం ఓకేనండి సరే మేడం బాగుందండి ఒకసారి మేము ఓకేనండి ఓకే మేడం థాంక్యూ మేడం